మేము వంటకాలల్లో ఎక్కువగా రుచి పెంచడానికి మేము పప్పుచారులో మాత్రం ఇట్ల పప్పుచారులో కానీ సాంబార్లో కానీ ఎక్కువ మా మమ్మీ సాంబార్ది అది సాంబార్ మసాలా వాడుతుంది అది ఎక్కువ రుచిని ఇస్తుంది మా మమ్మీ చికెన్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే చికెన్ ఒక్కటే కాకుండా చికెన్ మసాలా ఇంకా సాంబార్ మసాలా రెండు కలిపి వాడుతుంది అట్లా చికెన్ కూర ఇంకా టేస్ట్ వస్తుంది ఇంకా మేము దోశ చేసినప్పుడు ఏం చేస్తాము అంటే దోశ ఎక్కువ కొంత మంది ఎక్కువ అంటే ఎక్కువ కాదు కొంత మంది ఏం చేస్తారు అంటే చట్నీతోని తింటారు కొంత మంది ఆలూ ఫ్రైతో తింటారు కాని మేము ఏం చేస్తామంటే దోశ చట్నీతో కన్నా దోశ ఇంకా దోశ చేసేటప్పుడు దాని మీద కొంచెం కారం కొంచెం కారం వేసి ఇంకా ఉల్లిగడ్డలు పెట్టి మడత పెట్టి తిన్నాము అనుకో దోశ మస్తు టేస్ట్ ఉంటుంది ఎక్కువ మనం ఏం చేసినా కూడా ఉల్లిగడ్డ ప్రక్కా ఉండాలి ఎందుకంటే ఏం తిన్నా ఏం చేసినా కానీ ఉల్లిగడ్డనే మనకు ఎక్కువ రుచిని ఇస్తుందన్నమాట ఇప్పుడు మనం ఎంత చికెన్ అయినా మటన్ అయినా తిన్నపుడు మనకి పక్కా ఏం కావాలి అంటే ఉల్లిగడ్డ కావాలి ఉల్లిగడ్డ మనం అది ఎక్కువ కారం అయిందనుకో ఉల్లిగడ్డతోనే తింటాము ఇంకా ఇంకా ఏమంటారు అంటే పక్కా రహస్యం ఏంటంటే ఇప్పుడు మనం చికెన్ కూర చికెన్ కూర చేసామనుకో చికెన్ కూరలా కొంత మంది ఏం చేస్తారు అంటే డైరక్ట్ చక్కగా ఏం చేస్తారు అంటే చికెన్ కడుగుతారు కడిగాక కడిగాక ఏం చేస్తారు కడిగాక ఉప్పు కారం పెట్టేసి డైరెక్ట్ వండుతూనే ఉంటారు కానీ అట్లా కాకుండా మంచి రుచి రావాలి మంచిగా ఎసరు రావాలి అని అంటే ఫస్ట్ దానికి చికెన్ కూరకి చికెన్కి ఫస్ట్ దానికి పెరుగును పట్టిస్తారు ఎట్లా ఉప్పు కారం పసుపు ఇంకా పెరుగు కొంచెం నెయ్యి చౌ సారీ నూనె వేసి మంచిగా కలిపారనుకో కలిపి ప్రక్కన పెట్టారనుకో ఒక ఒక ఐదు నిమిషాలు పెట్టామనుకో ఐదు పది నిమిషాలు పెట్టామనుకో అది మంచిగా కారం ఉప్పు పసుపు అనేది అంతా చికెన్ ముక్కలకు అంటుతుంది అన్నమాట అప్పుడు మనం తిన్నప్పుడు మస్తు కమ్మగా ఉంటుందన్నమాట అట్లా తరువాత మనం ఎక్కువ ఎమౌంట్ నాన్వెజు నాన్వెజు తినేటప్పుడు నాన్వెజు తినేటప్పుడు ఏదైనా కూడా ఎక్కువ ముక్కలు కొంత మంది చేసేటప్పుడు ఎట్లా చేస్తారు అంటే ఎసరు ఎసరే నీళ్ళలాగా ఉంటుంది ముక్కలు ఏమో ఏదో మీదనే మీదనే రుచిగా ఉంటాయి కారం ఉంటుంది ఉప్పు ఉంటుంది లోపల మొత్తం తెల్లగా ఉంటుంది అట్లా మనం బయట హోటల్లో కూడా బయట తిళ్ళలో చూడవచ్చు అందుకే మంచిగా పెరుగు కారం ఉప్పు పెట్టి ఒక పదినిమిషాలు పెట్టి లేదంటే లోపల మనకు అంటదు అని అనిపించినపుడు ముక్కల్లో సగం ముక్క కోసి దాని లోపల కారం ఉప్పు పసుపు పెట్టామనుకో అది మొత్తం మంచిగా పట్టుకొని గుంజుకొని చికెన్ కూర వేసినప్పుడు మంచిగా అవుతుందన్నమాట అట్లా అయినప్పుడు కూడా ఎక్కువ రుచితో ఎక్కువ తింటారు రహస్యంగా పదార్థాలు అంటే నేను ఇవే వాడతాను ఇంకా మేము ఎక్కువ బెండకాయ చేసినప్పుడు ఏం చేస్తాము అంటే బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఎక్కువ మంది ఒత్తి ఫ్రై చేస్తారు అన్నమాట కానీ మేము చేస్తాము అంటే బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఏమి వేయకుండా పల్లీలు ఇంకా బెండకాయ ఫ్రై ఉప్పు కారం వేసి చేస్తాము జబర్దస్త్ టేస్ట్ ఇస్తుందన్నమాట మస్తు రుచిని ఇస్తుంది అట్లా చపాతిలో పెట్టుకొని తింటే మస్తు బాగుంటుంది అందుకే అది అట్లా చేసుకొని తింటే బాగుంటుంది ఇంకా మేము ఎక్కువ చపాతీని కొంత మంది నూనె పెడతారు నూనె పెట్టి మలుపుతారు అంటే చపాతీని చేసేటప్పుడు కొంచెం నూనె పెట్టి మళ్ళీ దాన్ని మొత్తం గుండ్రంగా చేసి మళ్ళీ ఒకసారి దాల్చుతారు కదా అట్లా కాకుండా నూనె కాకుండా నెయ్యి పెట్టి చేస్తే కూడా మస్తు బాగుంటుంది మస్తు రుచిని ఇస్తుంది రెస్టారెంట్ టేస్ట్ని ఇస్తుందన్నమాట